పిల్లలు డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ వంటి కళలను ప్రారంభించడానికి సరైన వయసు అనేది ఉండదు వాళ్ళు ఏ వయసులో వాళ్ళకి వేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళకి వేయాలనే ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు అదే వయసు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది కొంచెం చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి వాళ్ళకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది డ్రాయింగ్ మీద ఉండడం వల్ల వాళ్ళు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు కానీ కొందరు ఒక ఏజ్ వచ్చిన తరువాత వాళ్ళకు వేయాలనే ఆలోచన కలిగి వేయడం జరుగుతుంది అలా అని పిల్లలకు ఇదే టైంలో డ్రాయింగ్ పెయింటింగ్ వంటివి ప్రారంభించడం సరైన వయసు అనేది ఏమి ఉండదు వాళ్ళు ప్రారంభించాలి అనుకుంటే ఎప్పుడైనా ప్రారంభించవచ్చు వాళ్ళనీ ప్రోత్సహించితే వాళ్ళు ఏ వయసులోనైనా డ్రాయింగ్ వేయడానికి ఆసక్తి చూపించుతారు వాళ్ళకు ఊహకి అందినంత గీయడం చదవడం తెలిసినపుడు ఈ పెయింటింగ్ డ్రాయింగ్ వేయడం జరుగుతుంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ స్కూల్కి వెళ్ళిన తరువాత ఆ బుక్స్లలో చూసిన డయాగ్రామ్స్ని బట్టి వాళ్ళు గీయాలనే ఆలోచన కలిగి గీయడం కూడా జరుగుతుంది అలా అని పిల్లలకి ఈ వయసులోనే డ్రాయింగ్ వేయాలనే వయసు అనేది ఏమీ లేదు ఇప్పటి వరకు వాళ్ళు ఇష్ట పూర్వకంగా ఏ టైంలో గీసినా కూడా ఏ టైంలో ఎప్పుడైనా గీయగలుగుతారు వాళ్ళు